నమస్తే మేడం చెప్పండి చెప్పండి మేడం అవునండి ఓకే అండి ప్రెజంట్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రెజంట్ కాకినాడ లొకేషన్లో అయితే బీచ్ ఉంది మేడం బీచ్లో రిసార్ట్స్ అవి కూడా ఉన్నాయి కొత్తగా అబ్జెక్ట్ చేసారు మొత్తం అంత రిమోడలింగ్ జరిగింది గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి నెక్స్ట్ చిన్న పిల్లలు ఉంటే కనుక అక్కడ చిన్న పార్క్ టైప్ కన్స్ట్రక్షన్ చేసారు పిల్లల కోసం నెక్స్ట్ అలాగే మనకు దగ్గర్లోనే కాకినాడ దగ్గర్లో పోరంగి అభయ అరణ్యం అని చెప్పేసి ఓక ఉడన్ బ్రిడ్జ్ ఫారెస్ట్ ఉందండి నెక్స్ట్ మనకేంటంటే అందులో ఒక షూటింగ్ స్పాట్ అనమాట మనకి హండ్రెడ్ పర్సెంట్ లవ్ మూవీలో షూటింగ్స్ కూడా అక్కడే జరిపి తీశారు అలాగే మనకి వైజాగ్ కూడ ఉంది వైజాగ్లో ఆర్కే బీచ్ భీమిలి బీచ్ లైట్ హౌస్ నెక్స్ట్ రాజమండ్రి వచ్చేటప్పటికి కావాలంటే టెంపుల్స్ ఎమన్నా హిందూస్ అండి లేకపోతే క్రిస్టియన్స్ ఓకే అండి అలా అయితే రాజమండ్రిలో మనకి జీసస్ టెంపుల్ ఒకటి ఉందండి గుణదల గుణదల గౌరీపట్నం విజయవాడలో గుణదల ఉంది టెంపుల్స్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇంకా మనం చెప్పాలంటే దీనికి దగ్గర్లోనే వై పోలవరం అని చెప్పేసి గీత గోవిందం మూవీ స్పాట్ అనమాట అది కూడా షూటింగ్ స్పాటే అద్దర్పేట ఇలా వాటర్ ఫాల్స్ సంబంధించి ఎక్కువ ఉన్నాయి మీరు మ్యాక్సిమమ్ ఎంత మంది ఉంటారండి అంటే సాంగ్ స్టే ఇక్కడ చేస్తారా మేడం లేకపోతే స్టే కూడా కావాలి ఓ ఓకే అండి ఇక్కడి నుంచి మరి మాకు మాకు నుంచి ఒక పర్సన్ కూడా మీకు ఇస్తామండి ఎందుకంటే ఒక స్పాట్స్ అనేవి చూపించడానికి ఇంకా ఏమన్న కావాలా మేడం ఓకే అండి మీరు ఇక్కడ కాకినాడ ల్యాండ్ అయిన వెంటనే కాల్ చేస్తే మీరు రైల్వే స్టేషన్కి రమ్మంటే రైల్వే స్టేషన్కి లేదు కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్ ఎక్కడికి రమ్మన్నా మా స్టాఫ్ను పంపిస్తాను మీ రిజిస్ట్రేషన్ నేను చేసుకుంటున్నాను మీ నేమ్ ప్లస్ మీ మొబైల్ నెంబర్ సేమ్ మొబైల్ నెంబర్ కదండి ఓకేనండి ఓకేనండి పంపించాక మీకు ఇన్ఫో టేక్ అప్ చేసుకుంటారు ఓకేనండి థ్యాంక్ యూ